రాజకీయ నాయకులు కళాకారులు రచయితలు మొదలగు వారు ఏదైనా వేదిక మీద ప్రసంగించినప్పుడు మర్యాద పూర్వకంగా మాట్లాడకపోతే దాని ప్రభావం ప్రజలపైన విద్యార్థుల పైన ఎక్కువగా ప్రభావితం అవుతుంది ప్రజలు విద్యార్థులు ఎక్కువగా కళాకారులు రచయితల మాటలు చేష్టలకు ప్రభావితులు అవుతుంటారు వారిని ఆదర్శంగా తీసుకునే అవకాశం విద్యార్థులలో ఎక్కువగా ఉంది సినిమాల ప్రభావం విద్యార్థులపై ఎక్కువగా ఉంటుంది అందువలన ముఖ్యంగా కళాకారుల ప్రవర్తన అందరికి ఆదర్శంగా ఉండాలి రాజకీయ నాయకుల ప్రభావం ప్రజలపై ఎక్కువగా ఉంటుంది వారు చెప్పే మాటలు ఆచరణయోగ్యంగా అందరికి ఆదర్శంగా ఉండి అవి ప్రజలను ప్రభావితం చేసేవిగా ఉండాలి యువతకు ఆదర్శంగా ఉండేలాగ వారి మాటలు ఉండాలి ధన్యవాదములు